ప్రస్తుత పరిస్థితుల్లో ఉన్న వ్యవసాయ పద్ధతులు పూర్వకాలంలో ఉన్నటువంటి వ్యవసాయ పద్ధతులకి చాలా తేడా ఉంది ప్రజెంట్ ఉన్నటువంటి వ్యవసాయ పద్ధతులు మందుల ద్వారాను కెమికల్స్ ద్వారాను మిషన్స్ ద్వారాను యంత్రాల సహాయం తోటి వ్యవసాయం అంతా సాగుబడి అనేది చేస్తున్నారు పూర్వకాలంలో అయితే ఇవేవి ఉండేవి కాదు ఆ రోజుల్లో మనుషుల ద్వారానే ఎక్కువగా వ్యవసాయం అనేది జరుగుతు ఉండేది దానికి తోడు పశువుల ద్వారా కూడా వ్యవసాయ పద్ధతులు బాగా జరిగాయి ఆ రోజుల్లో మందుల వాడకం అనేది చాలా తక్కువగా ఉండేది సాంప్రదాయ పద్ధతిలో ఉండేటటువంటి పెంట అలాగే వ్యవసాయం ద్వారా వచ్చేటటువంటి వ్యర్థాలని మందులుగా తయారు చేసుకుని వాటినే పోషకాల కింద ఈ వ్యవసాయంలో ఉపయోగించడం వల్ల అధిక దిగుబడులు మరియు మంచి పోషణకరమైనటువంటి మంచి కల్తీ లేనటువంటి వ్యవసాయ పదార్థాలు పండేవి చాలా అవి వాటిలో ఉండేటువంటి పోషక విలువలు చాలా ఎక్కువగా ఉండేది సాంప్రదాయ పద్ధతిలో అనేక రకాలైనటువంటి పద్ధతులు ఆ రోజుల్లో వాడేవారు పశువుల నుంచి వచ్చే పెంట ద్వారాను అలాగే చుట్టు ఉండే ప్రాంతాల్లో ఉండేటువంటి వ్యర్థాల నుంచి మరియు ఏలుగు పాములు అలాగే ఇటువంటి పద్ధతుల ద్వారా వ్యవసాయం అనేది జరిగేది ప్ర ప్రస్తుత పరిస్థితుల్లో ఇదేమి జరగట్లేదు దానివల్ల అనేక రకాలైనటువంటి అనర్ధాలు ప్రజెంటు ఉన్నవి